మా ప్రాంతంలో ప్రయాణించడానికి చాలా చోట్లు ఉన్నాయి ఉదాహరణకి భువనగిరి ఫోర్ట్ నాగార్జునసాగర్ డ్యామ్ ఈ చోట్లకి ప్రజలు మస్తు మంది వస్తు ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వస్తు ఉంటారు సరదాగా ఫ్రెండ్స్తో ఎక్కువగా వస్తు ఉంటారు తెలంగాణలో ఇలాంటి చోట్లు చాలా ఉన్నాయి కానీ నాగార్జునసాగర్ డ్యామ్కి చాలా ప్రత్యేకత ఉంది అందుకోసం ప్రజలు చాలా ఇక్కడికి వస్తు వెళుతు ఉంటారు అవే కాకుండా ఇంకా చాలా చోట్లు ఉన్నాయి ఉదాహరణకి గుళ్ళు ప్రశాంతత కోసం చాలామంది జనాలు గుడికి వెళుతు ఉంటారు అలాగే మా ప్రాంతంలో కూడా చాలా గుళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రజలందరు చాలామంది ప్రజలు మా దగ్గరకి మా మా ప్రయాణ ప్రయాణించడానికి ప్రజలు చాలామంది ఇష్టపడతారు తెలంగాణలో ఇలాంటి చోట్లు చాలా ఉన్నాయి కాకపోతే నల్గొండ డిస్టిక్కి చాలా ప్రత్యేకత ఉంది ఉదాహరణకి నాగార్జునసాగర్ డ్యామ్ కావచ్చు భువనగిరి ఫోర్ట్ కావచ్చు భువనగిరి ఫోర్ట్ దగ్గర ప్రజలు చాలా మంది ట్రెక్కింగ్కి వస్తు ఉంటారు వాళ్ళ మానసిక ఆనందం కోసం ఇవే కాకుండా ఇంకా చాలా చోట్లు ఉన్నాయి వాటికి నేను కూడా చాలా వెళ్ళాను మా ఫ్యామిలీతో వెళ్ళాను మా ఫ్రెండ్స్తో వెళ్ళాను మా ప్రాంతంలో ఇవే కాకుండా ఇంకా చాలా చాలా చోట్లు ఉన్నాయి ట్రెక్కింగ్ చేయవచ్చు రైడింగ్ కూడా చేయవచ్చు బైక్ రైడింగ్ ఇంకా చాలా చోట్లలో కూడా తిరగవచ్చు ఈ ప్రత్యేక ప్రత్యేకంగా నాగార్జునసాగర్ డ్యామ్ భువనగిరి ఫోర్టుకి ప్రజలు వెళ్ళడానికి చాలామంది ఇష్టపడుతుంటారు తెలంగాణలో ఈ ప్లేసులు కాకుండా వేరే వేరే ప్లేస్లు కూడా ఉన్నాయి కాకపోతే నాకు నల్గొండ డిస్ట్రిక్ట్లో మాత్రం చాలా ప్రజలు అంటే వస్తు ఉంటారు కాబట్టి వీటికి ఈ ఈ చోట్లకి ప్రయాణించడానికి జనాలు ఆసక్తి చూపుతు ఉంటారు నేను కూడా మస్తు సార్లు మా ఫ్రెండ్స్తో కూడా వెళ్ళిన మా ఫ్యామిలీతో కూడా వెళ్ళిన ఫ్రెండ్స్తో వెళ్ళడం అనేది చాలా ఆనందాన్నిస్తుంది అలాంటి ప్లేస్లకి టూరిస్ట్ ప్లేస్లకి ఫ్రెండ్స్తో వెళితే చాలా సంతోషంగా ఉంటాం అందుకే ఎక్కువగా మనం ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ప్రజలు ఆసక్తిగా ఉంటారు ఎందుకంటే వాళ్ళతో ఉంటే ఫ్యామిలీతో ఉన్నట్టు ఫ్రెండ్స్తో చాలా ఉండదు క్లోజ్గా ఉండచ్చు కాబట్టి ప్రజలు ఎక్కువగా చూసినట్టయితే ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లకు కానీ వేరే చోట్లకు కానీ ఆనందంగా ఉండడానికి ఫ్రెండ్స్తో వెళుతు ఉంటారు అందుకే ఇలాంటి చోట్లకి చాలా మంది వెళుతు ఉంటారు